హలో చెప్పండి మ్యాడమ్ అవునండి మాది రాజు ప్రావిజన్స్ షాపే చెప్పండి అయితే అమ్మ ఇప్పుడు ఏమేమి చెప్పండి ఇప్పుడు ఈ సరుకులు చెప్పారు కదా దాని క్వాంటిటీ చెప్పండి

సరే అండి సరే ఇంకా సార్ చెప్పండి అంటే ఇప్పుడు మీరు లిస్ట్ చెప్తే ఇప్పుడు ఏ ఐటమ్స్ అని చెప్పి రాసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు కందిపప్పు అన్నారు ఎం ఎంతెంత చక్కెర

సరే సరే ఏ ఆయిల్ అమ్మ ఏ ఆయిల్ కావాలి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఆయిలా మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ ఓకే సరే అమ్మ అంటే అంటే ఇప్పుడు అన్నీ కో ఒక కేజీ అన్నమాట ఇవి ఒక కిలో సరే అమ్మ ఏ కల్లు ఉప్పు కానీ

ఈ కోకోనట్ ఈ కోకోనట్ ఆయిల్ షాంపూలు సరే మొత్తం ఐదువేలు అవుద్ది అమ్మ ఐదువేలు అవుద్ది మీరు మీరు పూర్తిగా మీ అడ్రస్ చెప్తే మీరు అడ్రస్ చెప్పండి మీ హౌస్ అడ్రస్ మొత్తం చెప్తే దాని ప్రకారం మొత్తం నీట్గా ప్యాక్ చేసి మా డెలివరీ బాయ్ ఉన్నాడు కరెక్ట్గా మీ హౌస్కి పంపిస్తాము

చెప్పండి అమ్మ సరే సరే అమ్మ థ్యాంక్స్ ఓకే అమ్మ ఉంటాను